చెప్పండి సార్ ఏం ఆర్డర్ కావాలి సార్ వేజ్జా నాన్వెజ్జా సార్ నాన్వెజ్లో బిర్యానీ ఇంకా కొన్ని కూరలు క చాలా ఫేమస్ సార్ మాకాడ బిర్యానీలో ఏ బిర్యానీ కావాలి సార్ సార్ బిర్యానీలో చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చి చేపల బిర్యానీ పీతల బిర్యానీ రొయ్యల బిర్యానీ ఇవి ఉన్నాయి సార్ చికెన్ బిర్యానీలో ఏం కావాలి సార్ ఇంకా రకాలు సార్ చికెన్ బిర్యానీలో ధమ్ బిర్యానీ చాలా బాగుంటుంది సార్ అది మీరు తీసుకోవచ్చు అవును సార్ చాలా పాపులర్

అవును సార్ మీరు చికెన్ తీసుకున్నాను చికెన్ బిర్యానీ తీసుకునేటప్పుడు గ్రేవీ ఉచితంగా ఇస్తాము మేము అవును సార్ ప్లేట్ ఆమ్లెట్ ఇంకా సార్ సార్ త్రాగడానికి తాగడానికి అంటే థమ్సప్పు మాజా స్ప్రైట్ ఇవి ఉన్నాయి సార్ కూల్ డ్రింక్సు కోకాకోలా ఉంది సార్ ఉంది సార్ ఇంకా సరే సార్ ఇప్పుడు ధమ్ బిర్యానీ కోకాకోలా ఒక ఆమ్లెట్ ఇంకా కావాలా సార్ మొత్తం వచ్చేసరికి ధమ్ ధమ్ బిర్యానీ వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు సార్ ఈ కోకోకోలా వచ్చేసరికి యాభై రూపాయలు ఆమ్లెట్ వచ్చేసరికి ఇరవై రూపాయలు సార్ మొత్తం మూడు వందల ఇరవై రూపాయలు అయినాయి సార్ సరే సార్ వేడిగా ఉంటుంది సార్ మా దగ్గర మా హోటల్లో సరే సార్ సరే అంతేనా సార్ ఇంకేమైనా కావాలా సరే సార్ సరే ఎంతసేపట్లో కావాలి సార్ సరే సార్ ఓకే